పశ్చిమగోదావరి జిల్లాకు అనేక ప్రత్యేకమైన స్థానిక కళారూపాలు మరియు నైపుణ్యాలు ఉన్నాయి వీటిలో కొన్ని బుర్రకథ బుర్రకథ అనేది ఒక ప్రసిద్ధ స్థానిక కథన కళ ఇది ఒక కథకుడు బుర్ర బుర్ర మరియు ఆయన యొక్క బుర్ర ద్వారా ప్రదర్శించబడుతుంది కథకుడు బుర్రను తన భుజంపై పెట్టుకుని కథను చెబుతూ పాడతాడు బుర్రకథలు సాధారణంగా సామాజిక మరియు రాజకీయ అంశాలను కలిగి ఉంటాయి మరియు ఇవి ప్రజలకు వినోదం మరియు విద్యను అందిస్తాయి మతపరమైన కళాఖండాలు పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మతపరమైన కళాఖండాలు ఉన్నాయి వీటిలో దేవాలయాలు మసీదులు మరియు చర్చిలు ఉన్నాయి ఈ కళాఖండాలు ప్రజల మతపరమైన నమ్మకాలను ప్రతిబింబిస్తాయి మరియు ఇవి జిల్లా యొక్క సంస్కృతి యొక్క ముఖ్యమైన భాగం జనపనార కార్పరేట్ పరిశ్రమ పశ్చిమగోదావరి జిల్లా జనపనార కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ తయారు చేయబడిన కార్పెట్లు అధిక నాణ్యత మరియు అందంగా ఉంటాయి కార్పెట్ పరిశ్రమ పశ్చిమగోదావరి జిల్లాకు ముఖ్యమైన ఆర్థిక వనరు పశ్చిమగోదావరి జిల్లాకు ఉన్న అనేక స్థానిక కళారూపాలు మరియు నైపుణ్యాలు ప్రజల సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి వీటిని తరతరాలుగా ప్రజలు వారసత్వంగా పొందినందున అవి ప్రజల గుర్తింపు యొక్క ఒక ముఖ్యమైన భాగం